ప్రస్తుతం నాకు ఇష్టమైన ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలు ఏవి అని అంటే అంటే వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వైజ్ వైజ్గా కానీ మ్యూచువల్ ఫండ్స్ వైజ్గా కానీ మనం చూసుకున్నట్లయితే వ్యక్తిగత రుణాల విషయంలో చూసుకున్నట్టయితే మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఇది ఒక ప్రభుత్వరంగా బ్యాంక్ దీనిలో తక్కువ వడ్డీకి మనము రుణము పొందే అవకాశం ఉన్నది మరియు దీంట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా చాలా అందుబాటులో ఉంది అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆర్థిక సలహాల విషయంలో మనము ముఖ్యముగా ప్రభుత్వరంగ బ్యాంకులనే సంప్రదించాలి